ఒకటి ఎనిమిది రెండువేల మూడు తొమ్మిది ఎనిమిది రెండువేల ఐదు పదకొండు పన్నెండు రెండువేల పది నాలుగు ఐదు రెండువేల పన్నెండు తొమ్మిది తొమ్మిది రెండువేల ఇరవైరెండు